నాకు నా పాన్ కార్డ్ నెంబర్ గుర్తుందండి ఏ బీ సీ డీ ఈ వన్ టూ త్రీ ఫోర్ ఎఫ్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఏ బీ సీ డీ ఈ వన్ టూ త్రీ ఫోర్ ఎఫ్ దయచేసి పాన్ కార్డు రీప్రింట్ చేయించుకోవటానికి ప్రక్రియను గురించి నాకు పూర్తి వివరాలు ఇవ్వండి అవసరమైతే పత్రాలు చెల్లించవలసిన ఫీజు మరియు ఎటువంటి ఫారాలు నింపాలో దయచేసి తెలియజేయండి మీ వివరాాల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి చాలా థ్యాంక్స్ అండి